వ్యాధులు అనేవి వచ్చినప్పుడు మనము వ్యాధి వచ్చిన జీవులను సెపరేట్గా ఉంచాలి మిగితా బాగున్న వాటితో కలపకూడదు సెపరేట్గా ఉంచి వాటికి పని చేసేటప్పుడు మనము మంచిగా ఉన్న కోళ్ళను ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు ముందు పనిచేసి లాస్ట్లో వాటికి పనిచేసి చెయ్యాలి దీని వలన మనకు వ్యాధి అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకుండా ఉంటుంది అందువలన మనకు మిగిలిన జీవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అదే విధంగా మనము వెంటనే వాటికి వాక్సీను వేసి వాటికి తగిన మందును మనము అందించాలి అప్పుడే వ్యాధి అనేది నివారించగలుగుతాము అదే విధంగా వ్యాప్తి చెందకుండా కూడా మనము జాగత్త పడవచ్చు దీనికి నేను ఎక్కువగా వెటర్నరీ డాక్టర్లను ఎక్కువగా అడుగుతూ ఉంటాను వాళ్ళకి ఈ విషాలగురించి బాగా తెలుస్తాయి అందుకే వాళ్ళ సలహా తీసుకుంటూ ఉంటాను